హలో హలో సార్ మేము హైదరాబాదు నుంచి వచ్చామండి బట్ మాకు నెల్లూరు అంతగా తెలీదు నేను లోకల్ గైడెన్స్ని వెత్తుక్కుంటే మీ నంబర్ ఇచ్చారు ఓకే మాకొకసారి నెల్లూరు అంతా అంటే నెల్లూరులో మాకు ఏమి తెలీదు బట్ మీరు మాకు గైడెన్స్ ఇవ్వగలరా అంటే ఎక్కడ ఏది ఫేమస్సు ఎక్కడ ఏమి ఉంటాయి కొంచెం గైడెన్స్ ఇస్తారా నా పేరు హరికృష్ణ అండి అవునండి ఏదైనా మంచి హోటల్ ఏమైనా ప్రిపే అంటే చెప్పగలరా అంటే మంచి హోటల్ స్టే చెయ్యడానికి ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే బట్ మాకు ఫుడ్ ఇక్కడ ఓకే ఓకే మాకు ఓకే సార్ మాకు ఫుడ్డు అక్కడ ఏదంటే ఏ హోటల్లో ఫుడ్ చెయ్యాలో కూడా తెలీదు బట్ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేయ అదే చెప్పగలరా రిఫర్ చెయ్యగలరా మాకు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్ ఓకే నేనొచ్చి కాల్ చేస్తాను మీకు ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్